బయట నీటిలో ఈత కొట్టేటప్పుడు సురక్షితంగా ఉండటానికి మనతో పాటు ఎవరైనా పెద్దవారిని మనం తీసుకువెళ్ళాలి వారికి ఈత బాగా వచ్చి ఉండాలి ఎందుకంటే ఒకవేళ మనం ప్రమాదంలో పడినప్పటికీ వారికి ఈత వచ్చు కాబట్టి వారు మనల్ని కాపాడుతారు జారే రాళ్ళు బలమైన ప్రవాహం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అనుక్షణం మనం ఆచితూచి అక్కడ అడుగులు వేయాలి ఒకవేళ జారినప్పటికీ మనం కంగారు పడకుండా మన దగ్గర ఉన్న వాళ్ళని మనం హెల్ప్ కోసం పిలవాలి కంగారు పడితే ఇంకా మునిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నీటిలో ఉన్న చిన్న చిన్న సూక్ష్మ క్రిములు విషయమై మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన కంటికి మనం ప్రొటెక్షన్ ధరించి నీటిలో ఈత కొడితే మంచిది అంతేకాకుండా నీటి నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల మన స్కిన్ డిసీజెస్ నుంచి మనం కాపాడబడతాము